నాకు బాగా నచ్చిన వంటకం మాంస కోడి మాంసము నేను ఎప్పుడైనా నాకు వారమునకు ఒకసారి నేనే మాంసమును తెచ్చి మంచిగా వంట చేసి మా కుటుంబంతో సహా తినటం అంటే మాకు ఎంతో ఆనందం నేను చేసే వంటకాన్ని మా కుటుంబం మొత్తం ఇష్టంగా తినేవారు